మా ఇంట్లో ముందుగా అయితే ఎక్కువ యూస్ చేసేదైతే మేము అట్ల పెనం అట్ల పెనంలో గుడ్డు అట్లు వేసుకుంటాము ఇంకా ఏంటంటే నార్మల్ దోసస్ దోశలు వేసుకుంటాము చపాతీలు కాల్చుకుంటాము ఆ ఇలాంటివన్నీ మేము అట్ల పెనం మీదే చేస్తాము ఎక్కువ యూస్ చేసేది అట్ల పెనం అలాగే దాకా మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి దాకాలో కూర వండుకోవడం పెద్ద దాకాలో కూరలు వండుకోవడం ఇవన్నీ చేస్తాం మేము మాకు ఫ్రైలు అలాంటివైతే సరిపోదు పెద్ద దాకాలు పెద్ద దబ్రాలో వండుకుంటేనే సరిపోతుంది కూరలు కాని ఎమన్నా సరే ఫ్రైలు ఇప్పుడు ఎప్పుడన్నా సరే ఫ్రైలు ఎప్పుడన్నా చేయాల్సి వచ్చినా సరే ఒక్క కళాయి లాంటిది ఉంచి ఆ కళాయిలో చేసుకుంటాము అలాగే ఇంకా మేము గిన్నెలు వాడతాము అలాగే ఆ గిన్నెలు ఏంటంటే మేము వండిన కూరలు అన్ని ఇప్పుడు పెద్ద దాకలో ఇప్పుడు ఆ కూర సకం అయిపోయిన సరే ఇంకా పెద్ద దాకలో ఉంచకుండా మేము చిన్న గిన్నెలోకి మార్చుకొని అది కాళీ చేసుకుని అయ్యి తోముతు తోముకొని ఉంటాము అలా ఉంటాము ఇంకా చాలా పాత్రలు ఉంటాయి కాని నేను వంట గదిలోకి ఎక్కువుగా వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళే దాంట్లో కొన్ని చెప్పాలంటే మాత్రం ఇది చెప్తాను నేను చుసిన వాటిల్లో ఎప్పుడన్నా ఒక్కసారి వండుతాను కాబట్టి ఎప్పుడన్నా వండిన వాటిల్లో మాత్రం ఇవి నేను చెప్తా